హలో అవునండి చెప్పండి

స్విచ్ బోర్డు కాలిపోవడం అంటే ఏమైంది ఇప్పుడు రె రెండు రెండు వైర్లు బయటకెళ్ళినాయా సరే దానికొక కొత్త బటన్ తీసుకొచ్చి పెట్టగలుగుతారా

కిందొకటి మీదొకటి రెండు టైట్ చేసేయండి ఒకవేళ కుదరకపోతే నేను సాయంత్రం ఈవెనింగ్ వస్తాను మీ దగ్గరకి ఒక ఒక ఒక స్విచ్ ఒకటే స్విచ్ బాగా బాక్స్ ఉందా దానికి స్విచ్లు ఎన్ని ఉన్నాయి మూడు కాలిపోయినాయా అవునా మరి అట్లా అయితే కుదరదు కదా మూడు స్విచ్లు తీసుకోవాలి తీసుకుని మీకు అది కష్టం అయితదండి నేనే రావాల్సి వస్తుంది నేనే తీసుకుని వస్తాను నాకు ఇప్పుడయితే వీలు కాదు నేను ఈవెనింగ్ సిక్స్ సెవెన్కి అట్లా వస్తా అవునా అండి మీ లొకేషన్ పెట్టండి లైవ్ లొకేషన్ పెట్టండి నేను సాయంత్రం వచ్చేస్తాను తీసుకుని ఓకే ఓకే అండి ఓకే